విశాఖ పట్టణం జిల్లాలో ఆడవారికి విద్యా సౌకర్యము మెండుగా ఉన్నది ఉద్యోగ సౌకర్యములు కూడా కలవు ఆడవారికి సామాజిక భద్రత మెండుగా ఉన్నది ప్రధాన సమస్య ఆడవారి ఆడవారి కోసం ప్రధాన సమస్య ఏమనగా బస్సు సౌక బస్సు స్టాపులలో మరుగు దొడ్ల సౌకర్యం ఉన్నట్టు అయితే ఆడవారికి సమస్య తీరుతుంది అని నేను భావిస్తు ఉన్నాను సామాజిక భద్రత ఆడవారికి మెండుగా ఉన్నది